ఎక్విప్మెంట్ ఉంటుంది దాని ద్వారా తీసేస్తాము తీసి గీచన అనేది ఒకటి దొరుకుద్ది ఆ గీచన మీద ఆలుగడ్డని నీట్గా కడిగి ఇట్లా తరిగినట్టు చేస్తే రౌండ్గా వస్తాయిగా మంచి ఒక రౌండ్ షేప్లో వస్తాయి తిక్కుగా వాటితో ఎండబెట్టాలి ఒక టూ డేస్ ఆర్ త్రీ డేస్ ఎందుకంటే మేము అడిగినం కాబట్టి కొంచెం వెట్టు వెట్టుగా ఉంటుంది ఆ వెట్టు పోవడానికి ఎండబెట్టాలి ఎండబెట్టిన తర్వాత నీటుగా మంచిగా నూనె వేడి వేడి నూనెలో వేయించుకోవాలి వేయించుకొని తింటే చాలా బాగుంటుంది అంటే వేయించుకున్న తర్వాత ఉప్పు కానివ్వండి కారం కానివ్వండి ఏదైనా మసాలా దినుసులు పౌడర్ ఉంటే పౌడర్ పట్టించి తింటే చాలా బాగుంటుంది అదే విధంగా వంకాయతో వంకాయని

వెట్ పోవడానికి క్లాత్తో తుడుచుకోండి తుడుచుకున్న తర్వాత కొంచెం ఎండిన తర్వాత నూనెలో వేయ వేయండి లేదు డైరెక్ట్ నూనెలో వేస్తాము అంటే వేయండి లేదు కట్ చేసి అందులో మసాలా నింపుకోండి మసాలా అంటే తినే మసాలా లైక్ దాల్చిన చెక్క ఇలాచీ పొడి గరం మసాలా అనేవి ఇవన్నీ వస్తాయి గరం మసాలా యాడ్ చేసుకుని కారంపొడి ఉప్పు అల్లం వెల్లుల్లి వెల్లుల్లి పేస్ట్ కలుపుకుని అందులో పెట్టుకుంటే మధ్యలో కట్ చేసిన దగ్గర నూనెలో వేయించుకొని తింటే చాలా ఉం చాలా బాగుంటుంది అలాగే ఇంకా చెప్పాలి అంటే చికెన్తో కూడా మనం పకోడీ వేసుకోవచ్చు పకోడీ అనేది ఏంటంటే చికెన్ నార్మల్గా మార్కెట్ నుంచి తీసుకొచ్చి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని చిన్నచిన్న పీసెస్ పీసెస్గా కట్ చేసుకొని వాటర్తో కడగాలి మంచిగా దానికున్న వేస్టేజ్ పోవడానికి కడగాలి కడిగి మంచిగా వాటర్ తీసి ఉప్పు కారం నూనె కానివ్వండి ఉప్పు కారం నూనె అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కొంచెం గరం మసాలా చికెన్ మసాలా వేసి కొంచెం పెరుగు లెమన్ యాడ్ చేసి మంచిగా కలుపుకొని మ్యాగ్నెట్ చేసుకోవాలి ఒక వన్ అవర్ వరకు మ్యాగ్నెట్ చేసుకొని మ్యాగ్నెట్ చేసుకోవాలి అంటే మసాలా చికెన్కి చాలా పడుతుంది పట్టిన తర్వాత నూనె వేడి చేసుకుని నూనెలో వేయించుకొని తింటే చికెన్ పకోడీ చాలా బాగుంటుంది మటన్ కూడా చేసుకోవచ్చు అలాగా ఇంకా కావాలి అంటే కొన్ని వెజిటేబుల్స్ కూడా చేసుకోవచ్చు లైక్

ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి కొన్ని మిల్లెట్స్తో కూడా మనము చేసుకోవచ్చు రైస్తో కూడా ఇంకా చిరుధాన్యాలు చేసుకోవచ్చు చిరుతిళ్ళు చేసుకోవచ్చు రైస్ ఎలా అంటే రైస్ని క్వాంటిటీతో కొలిచి తీసుకొని నానబెట్టుకోవాలి నానబెట్టుకొని వాటార్లో నానబెట్టుకోవాలి ఒక హాఫ్ ఎన్ అవర్ నానబెట్టుకున్న తర్వాత వేడి స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకొని ఉడికేంత వరకు పెద్ద ఫ్లేమ్లో ఉడికేంత వరకు చేసుకోవాలి చేసుకున్న తర్వాత అందులో కలర్ కానివ్వండి లేదు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి కలర్ అయితే చాలా కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి కలర్ యాడ్ చేసుకుని టెర్రస్ మీద ఎండలో పె పెట్టారంటే ఒక త్రీ టూ ఫోర్ డేస్ మీ ఇష్టం వచ్చిన డిజైన్లో కానివ్వండి లేదు రౌండ్ అంటే రౌండ్ చేసుకోవచ్చు ఇష్టం వచ్చిన డిజైన్తో చేసుకొని త్రీ టూ ఫోర్ డేస్ ఎండకి ఎండనిస్తే అవి కూడా ఒక చిరుతిండ్లులాగా మారుతాయి నూనెలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇంకా చెప్పాలంటే కొర్రలు కొర్రలు కానివ్వండి సజ్జలు అనేవి చిన్న రౌండ్గా లైక్ ఆవాలులాగా ఉంటాయి వాటితో కూడా మనం చేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్ అన్నింటికి సేమ్ వాటర్లో నానబెట్టుకొని ఉడక స్టవ్ మీద ఉడకబెట్టుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ ఉడికిన తర్వాత ఎండకి పెట్టేస్తే ఒక త్రీ టూ ఫోర్ డేస్ ఎండిన తర్వాత నూనెలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది